భారతదేశంలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న తాజ్ మహల్ అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది దాన్ని ప్రేమకు ఆదర్శంగా నిర్మించారు అలాగే ఢిల్లీలో లోటస్ టెంపుల్ అనేది ఉంది అది కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే హైదరాబాద్లో గోల్కొండ హై స్కూల్ చార్మినార్ చాలా ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు